మా ఉభయగోదావరి జిల్లాల్లో పంటలు రెండు రకాలుగా పండుతాయి షేరువా దాల్వా అని అంటారు మా పంటలు పండిన తర్వాత ముఖ్యంగా వచ్చిన అతిపెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే అది సంక్రాంతి ఆ సంక్రాంతి చాలా అంటే చాలా మాకు ముఖ్యమైన పండుగ తెలుగు రాష్ట్ర ప్రజలలో ప్రజలకు ఎందుకంటే ఈ పండుగలకి పట్టణాల నుంచి మా పల్లెటూర్ల దగ్గరకి అందరు వచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా పిండివంటలు వండుకుంటు కోడి పందాలు అన్నీ చూసుకుంటు మంచిగా దేవుణ్ణి స్మరించుకుంటు అందరు జరుపుకుంటారు ఈ పండుగ చాలా గొప్పది పైగా తెలుగు పండుగలలో అతిపెద్ద పండుగ ఈ పండుగ మన పంటలు పండిన తరవాత వచ్చే మంచి పండుగ అంటే రైతులకి పంట చేతికి వచ్చిన తరువాత మంచిగా దేవుణ్ణి స్మరిస్తు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటు జరుపుకుంటారు